ఇంత ఆసాధారణమైన వ్యర్థాలను పొలాలకు వర్తింపజేసినప్పుడు అది సాధారణంగా భూమి గ్రహించడం సా ఆసాధ్యం కంటే చాలా ఎక్కువ స్థాయిలో మరియు రేటులో ఉంటుంది శుద్ధి చేయడానికి వ్యర్థాలు మరియు రసాయన అవశేషాలు నేరుగా పంట భూములకు వర్తింపజేయడమే కాకుండా అదనపు వ్యర్థాలు ప్రవహించి ఆ దాదాపు అన్ని వాగులు మరియు నదులల్లో కలుస్తాయి వ్యర్థాల పరిమాణం చాలా పెద్దదిగా మారింది సిఏఎఫ్ఓలు సర్వసాధారణంగా ఉన్న కొన్ని ప్రాంతాలలో భూమి విలువ విపరీతంగా పెరిగి పెరిగాయి దీనికి కారణం ఎరువులు వ్యాప్తి చేయడానికి అదనపు భూమి అవసరం రెండు ఎరువు ప్రవాహంతో నత్రజని మరియు ఇతర పోషకాలు అధిక కంటెంట్ దిగువ జల మార్గాలలో డెడ్ జోన్లకు దారి తీస్తుంది ఇక్కడ ఆల్గే యొక్క అధిక పెరుగుదల అన్ని ఆక్సిజన్ వినియోగిస్తుంది వినియోగిస్తుంది ఇది ఇతర జీవులకు మద్దతు ఇవ్వడానికి అవసరం రెండు వేల పదిహేనులో మిసిసింగ్ వరద మైదానలలో ఎరువు మరియు ఇతర వ్యవసాయ ఎరువుల నుండి వచ్చే ప్రవాహం ద్వారా సూచింపబడిన గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని డెడ్ డ్రోన్ ఐదు వేలు చదరపు మైళ్ళ కంటే తక్కువ ఎక్కువగా ఉంటుంది ఈ కనెక్టికట్ మరియు రోడ్డు